అందుకని నాతో వస్తా ఇద్దరం కలిసి తాతయ్యను తీసుకుని ఆధార్ కార్డులో ఆయనది ఆధార్ కార్డ్ అప్డేట్ చేయించి మళ్ళీ ఆయనకి కొంచెం హెల్ప్ చేసినట్టు కూడా ఉంటుంది పాపం అట్లా ఆ తాతయ్యకు కొంచెం హెల్ప్ చేసిన వాళ్ళం కూడా అవుతాం ఎట్లైనా కొంచెం తాతయ్య వాళ్ళకు హెల్ప్ చేస్తే మంచిది కదా